హలో మేనేజ్ స్పైసీ వింగ్స్ మేనేజర్ గారా అండి నేను ఒక వన్ అవర్ ముందు మీకూ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం అండి అది అయితే ఇప్పుడు వచ్చింది ఆర్డర్ కానీ అది ఓపెన్ చేసినట్టు అయితే అది ఏంటంటే మనకి ట్యా కలరు చేంజ్ వచ్చింది అది కాకపోయినా అది కాకపోయిన టేస్ట్ కూడా అది ఒక రకం అయినటువంటి స్మెల్ కూడా వస్తుంది అండి దానిమీద ఆనియన్స్ వేశారు కదా ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయి ఉన్నది మరి అది ఏంటంటే మనకి అది ఫ్రెష్ ఫుడ్లాగా కూడా లేదు అందులోకి ఏంటంటే స్పైసీగా ఉండేటటువంటి థింగ్స్ కూడా లేవు సో మేము అయితే ఆ ఫుడ్డుని మళ్ళీ తిరిగి మీకు ఆర్డర్ పెడదామని అనుకుంటున్నాము తిరిగిచేద్దామా లేదా మీరు మనీ మాకు ఇస్తారా లేదంటే కొత్త అది ఏదన్నా మాకు ఇస్తారా కొత్త ఫుడ్ ఏదన్న ఐటమ్ చేస్తారా ఏ విషయం అన్నది మీరు చెప్పండి సార్